నేను కొన్ని రోజుల క్రితము ఒక ప్రాడక్టు తీసుకున్నాను ద ద ధట్ ఈస్ మై ఫస్ట్ ప్రాడక్ట్ ప్రాడక్ట్ నేమ్ ఈస్ ఫేస్ క్రీం అండ్ ఆ ఫేస్ క్రీమ్ అప్లయ్ చేసుకోవడం వల్ల ఫ్లె ఫేస్ పై అంతా గ్లో పెరిగింది అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఆ ప్రాడక్ట్ని నేను మళ్ళీ ఆర్డర్ చేసి మరి తెపించుకున్నాను అది చాలా నా ఫేస్ పైన చాలా గ్లోని పెంచి నా ఫేస్ పై ఉన్న మచ్చలు అన్నీ తొలగించింది నా ఫేస్ ఫేస్ క్రీమ్ పౌడర్ ఈజ్ ద బెస్ట్ ప్రాడక్ట్ ఇట్స్ మై ఫస్ట్ ప్రాడక్ట్ దాన్ని కొనడం వల్ల నాకు చాలా ఆనందం వేసింది ఆ ప్రాడక్ట్ని మళ్ళీ మళ్ళీ తెప్పించుకుని వాడుతున్నాను